హలో గుడ్ మార్నింగ్ అండి నా పేరు సదా నేను ఇక్కడ విశాఖపట్టణం నుండి కాల్ చేస్తున్నాను మీరు మీ రెస్టారెంట్లో ఫుడ్ మంచిగా ఉంటుందని విన్నాను అందుకని ఈ రెస్టారెంట్లో ఫ్యూడ్కి ఎంత ఆఫర్ ఉంది రేట్ ఎంత ఫ్యూడ్కి ఎంత అని కనుక్కుందామని ఒకసారి కాల్ చేసాను ఆ మాకు వచ్చి ఎగ్ బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీ కావాలి ఇంకా పాలక్ పన్నీర్ కూడా కావాలి ఒకసారి రేట్ ఎంత ఉందో చెప్తారా అమ్మో అంత ఉంటుందా రేట్ మరి చాలా ఎక్కువ రేట్ ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్తారా కొంచెం ఓకే సరే మేము మాకు రిజర్వేషన్ చెయ్యండి మేము మా ఫ్యామిలీతోనే వస్తాము సండే రోజు ఒక ఫైవ్ మెంబెర్స్ ఏమో వస్తాము ఆ ఒకసారి మీరు మెనూ తీసుకుంటే మేము సండే రోజు వస్తాము మీరు రిజర్వేషన్ చెయ్యండి ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా టూ హండ్రెడ్ థౌజండ్ అలా ఓకే పాలక్ పన్నీరు చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎగ్ నూడుల్స్ కావాలి ఆ మీరు ఒకసారి ప్రిపేర్ చెయ్యండి ప్రిపేర్ చేసి మాకు కాల్ చేస్తే మేము సండే రోజు వస్తాము ఆ ఓకే అండి ఫుడ్ అయితే మంచిగానే ఉంటుంది కదా ఓకే ఒకసారి ఆఫర్స్ గురించి మళ్ళి చెప్తారా టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే అండి మేము సండే రోజు వస్తాము మీరు రిజర్వేషన్ పెట్టండి ఆ టేబుల్ని కూడా చాలా చక్కగా డెకొరేషన్ చెయ్యండి ఎందుకంటే మేము ఫ్యామిలీతోని వస్తాము కదా అలా డెకొరే డెకొరేషన్ చేసినందుకు మీరు ఏమైనా మనీ అడిగితే కూడా మేము ఇస్తాము ఆ ఓకే అండి థ్యాంక్ యూ